డిజిటల్ ఆర్ట్ అనేది కంప్యూటర్ ఆథరైజ్డ్ వర్కు ఇది అంతా కూడా సిస్టంలో వర్క్ అయిపోతుంది త్రీ డీ ఎయిట్ డీ ఫై డీ అని మనకి క్లియర్గా కనిపిస్తాయి చూడడానికి చాలా బాగుంటాయి కానీ ఇందుకు దీని డిజిటల్ ఆర్ట్కి ప్రాణం పోసినట్టు ఉండదు చేతితో వేసే కళాకారులు ఒకలాగా ఉంటుంది ఇది ఒకలాగా ఉంటుంది చేతితో వేసే కళాకారులు అయితే మనకి మనకు ఒక భావం కలుగుతుంది కానీ డిజిటల్ ఆర్ట్ అనేది మనిషి ఉన్నట్టుగా కనిపిస్తుంది కానీ మనకి అంతగా టచ్ అయ్యేలాగా ఉండదు నార్మల్గా ఉంటుంది